హలో నా పేరు ప్రీతీ అండీ నేను ఇందాక కార్ట్లో ఆర్డర్ పెట్టిన కొన్ని ఐటమ్స్ అంటే ఆర్డర్ పెట్లేదు ఇంకా ఐటమ్స్ యాడ్ చేసి పెట్టియున్నాను అంటే త్రీ పీజ్జాస్ ఆర్డర్ పెట్టాను టూ రెండు గార్లిక్ బ్రెడ్ తర్వాత వచ్చేసి చాకో లావా కేక్స్ త్రీ ఆర్డర్ పెట్టాను కూపన్స్ కోసం మీ సైట్లో సర్చ్ చేస్తుంటే నాకు కూపన్స్ సరిగ్గా ఏం కనపడట్లేదు కొంచం నా ఆర్డర్ పైన ఏమన్నా కూపన్ డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా చూసి చెప్తారా ఇది టోటల్ మొత్తం వచ్చేసి అమౌంట్ నాకు తెలిసి టూ థౌజండ్ అయ్యింది అనుకుంటాను లాస్ట్ లాస్ట్ వీక్ ఆఫర్ ఉన్నాయి నేను చూసాను మీ పీజ్జా ఆఫర్స్ ఉన్నాయి కొన్ని చూసాను దాంట్లో మా తమ్ముడు ఆర్డర్ పెట్టుకున్నాడు అంటే థర్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది కూపన్ పైన అంటే థౌజండ్కి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చి ఉన్నారు ఈ ఈ రోజు వెడ్నెస్డే కదా ఈ రోజు ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా కాస్త చూసి చెప్తారా నా ఆర్డర్ పైన ఈ నంబర్ నుంచి నేను ఇంతవరకు ఆర్డర్ పెట్టలేదు మీ పీజ్జాస్ ఒకసారి చూసి చెప్పండి కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటే చూసి చెప్పండి నేను కూపన్ యాడ్ చేస్కుంటే నాకు కొంచం డిస్కౌంట్ వస్తుంది నా ఆర్డర్ నంబర్ వచ్చేసి టూ త్రీ రెండు మూడు ఒకటి ఏడు నాలుగు మూడు నా ఆర్డర్ నంబర్ ఒకసారి చెక్ చేసి చెప్పండి కుఫాన్ కూపన్ ఆర్డర్స్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా చూసి చెప్పండి కొంచెం ఓకే చెప్పండి కూపన్ నంబర్ చెప్పండి ఏడు ఒకటి సున్నా నాలుగు ఏడు ఎనిమిది ఒకటి మూడా సరే ఒకసారి చెప్తాను చూడండి ఏడు ఒకటి సున్నా నాలుగు ఏడు ఎనిమిది ఒకటి మూడు ఇది ఆ ఈ కూపన్ యాడ్ చేస్తే ఎంత వస్తుందండీ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంటా ట్వంటీ పర్సెంట్ ఏమీ డిస్కౌంట్ లేదా అండీ అది ఆర్డర్ త్రీ థౌజండ్ పైన మూడు వేల పైన చేస్తే ఇస్తారా ఓకే మూడు వేల పైన చేస్తే కూపన్ ఏ ఏముందండీ ఆ నంబర్ చెప్తారా నేను కొన్ని ఐటమ్స్ ఇంకా యాడ్ చేసుకుని త్రీ థౌజండ్ వస్తే ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి చెప్పండి ఎనిమిది మూడు రెండు అయిదు ఒకటి సున్నా తొమ్మిది రెండు ఒకసారి చెప్తాను ఎనిమిది మూడు రెండు అయిదు ఒకటి సున్నా తొమ్మిది రెండు ఈ కూపన్ వచ్చేసి త్రీ థౌజండ్ మూడు వేల పైన ఆర్డర్ చేస్తే ఈ కూపనా సరేనండీ నేను ఇంకా టూ ఐటమ్స్ ఏమన్నా యాడ్ చేస్తే త్రీ థౌజండ్ మూడు వేల పైన వస్తే ఈ కూపన్ యాడ్ చేసుకుని ఆఫర్ తీసుకుంటానండీ చాలా థ్యాంక్స్ అండీ ఇంకా ఆఫర్స్ ఎన్ని రోజులు పోతుందండి ఓన్లీ వెడ్ వెడ్నెస్డే మాత్రమేనా ఇంకా ఫ్రైడేస్ వీకెండ్స్ అలా ఏమన్నా ఆఫర్స్ ఉంటాయా అండీ ఓ డైరెక్ట్గా రెస్టారంట్కి వస్తే ఆఫర్స్ ఉన్నాయా వీకెండ్స్ లోనా ఓకే అండీ నేను ఈ రెండు కూపన్స్ చూస్తాను నాకి ఏది కొంచం రీజనబుల్గా ఉందో అది యూజ్ చేస్కొని ఆర్డర్ పెట్టుకుంటానండీ థ్యాంక్స్ అండీ మీ ఫుడ్ అయితే చాలా బాగుంది ఓకే లాస్ట్ వీక్ మా తమ్ముడు ఆర్డర్ చేసి బాగుందని చెప్పాడనే ఈ రోజు చూద్దాము ఆఫర్స్లో ఉంది కూపన్స్ ఉంటే చూడమని చెప్పాడు నేను సైట్లో చూస్తే నాకు ఏమీ కూపన్స్ కనపడలేదు అందుకే మీకు డైరెక్టుగా కాల్ చేసి అడుగుదామని కూపన్స్ ఏమన్నా ఉంటే చెప్తారేమో ఆర్డర్ పెట్టే ముందు అప్లై చేస్కుంటే కొంచం డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి ఓకే అండీ వీకెండ్లో అదే వద్దామని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో రెస్టారంట్కి అ అందుకే ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుదామని చేశాను థ్యాంక్స్ అండీ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను కొంచం త్వరగా డెలివరీ చేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ లోపు పక్కనే ఏరియా పక్కనే అడ్రస్ ఉంది చూస్కోండి ఓకే అండీ ఆ థ్యాంక్స్ అండీ